ఇన్స్పైర్ స్కూల్ నుండి మాట్లాడుతున్నాను చెప్పండి ఆ ఎల్కేజి అండ్ థర్డ్ క్లాస్ వాళ్ళకి ఓన్లీ టూ అడ్మిషన్స్ మాత్రమే ఉన్నాయి మీరు ఎంతమందిని జాయిన్ చేస్తారు ఎల్కేజిలో టూ ఉన్నాయి అండ్ థర్డ్ క్లాస్లో కూడా టూ ఉన్నాయి అన్ని ఎల్కేజి వాళ్ళకి వచ్చేసి టెన్ థౌజండ్ అండ్ థర్డ్ క్లాస్ వాళ్ళకి వచ్చేసి ట్వెంటీ థౌజండ్ ఇంక్లూడింగ్ ఆల్ ట్యూషన్ ఫీజ్ హాస్టల్ ఏం ఉండదు అండి మన ఇన్స్పైర్ స్కూలు వెహికల్ ఉంటుంది బస్సు ఉంటుంది వ్యాన్ అందులో అప్ అండ్ డౌన్ చేయచ్చు మన అన్ని ఫీజు దానిలోనే ట్వెంటీ కేలోనే అన్నీ బస్సు ఫీజులు ఏమి సెపరేటుగా ఉండదు అన్ని మేము ఫీజులు ఒకటేసారి తీసుకుంటామండి ఓన్లీ ఇంగ్లీషు మీడియమే అండి ఇప్పుడన్నీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయినాయి కదా తెలుగు మీడియంసు ఏమి లేవు అన్ని ఇంగ్లీష్ మీడియమే అండ్ మా టీచర్స్ కూడా ఇంగ్లీషే యూనిఫార్మ్స్ ఏమో బయట తీసుకోవాలి బుక్సు ఏమో మా దగ్గరనే ఇస్తాం మేము షూసండి వేరే స్టేషనరీ షాపులో తీసుకోవాలండి మా దగ్గర అవేలబుల్ ఉండదు ఓన్లీ బుక్సు మాత్రమే అవేలబుల్గా ఉంటాయి మా దాంట్లో స్టేట్ సిలబస్సే అండి ఇది స్టేట్ లెవెలు సీబీఎస్సీ కాదు అన్ని ఉంటాయి అన్ని మంచి అన్ని స్టేట్స్ నుంచేల్లి టీచర్సుని అన్ని లాంగ్వేజెస్ నేర్పిస్తారు నాట్ ఓన్లీ ఇంగ్లీష్ నాట్ ఓన్లీ తెలుగు ఆల్ లాంగ్వేజెస్ మేము చిన్నప్పటినుండే మేము నేర్పిస్తాం అండి స్పోర్ట్సు పీరియడు ఎవెరీ డే ఉంటుంది మేము యాక్చువల్లాగా క్లాసెసు వచ్చేసి నైన్ టు త్రీ వరకే క్లాసెస్సు త్రీ టు ఫోర్ థర్టీ వరకి మనకి గేమ్స్ పీరియడు యోగా అంటూ ఎం ఉండదు అండి చిన్న పిల్లలు కదా ఓన్లీ స్పోర్ట్సు ఎక్కువ గేమ్సు అడిపిస్తాం పెద్దవాళ్ళకి యోగా ఉంటుంది అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వీక్లీ ఒకటి పెడతాం ఈ రోజు ఈ రోజు పెయిటింగు ఉందనుకో నెక్స్టు డే ఏమన్నా డ్యాన్స్ యాక్టివిటీస్ మళ్ళీ డ్యాన్స్ ఉందనుకో నెక్స్టు సింగింగ్ అట్లా ఎవెరీ వీకు ఒక్కొక యాక్టివిటీ అని చేపిస్తాం

ఏంటిది ఎప్పుడన్నా హాలిడేస్ ఉన్నపుడు చేపిస్తాం ఎవెరీ డే అంటే కుదరదు ఎందుకంటే ఇపుడు కోవిడ్ పొయింది కదా ఇప్పుడన్నీ ఆఫ్లైన్ క్లాస్సేసే ఉన్నాయి మీరు ఒకసారి వచ్చి స్కూలుని విజిట్ అవ్వండి ప్రిన్సిపాల్ సార్ నంబరు ఇవ్వడం కుదరదు అండి మమ్ముల్నే నేనే ప్రిన్సిపాల్ని కదా నన్నే నాతోనే మాట్లాడుతున్నారు కదా ఇంక వేరేవాళ్ళతో మాట్లాడం అవసరం లేదు నన్ను వచ్చి మీట్ అయితే తెలిసి సరిపోద్ది అడ్మిషన్ ఫీజు అంటూ ఏముండదు మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి అంతే ఓకే